మేము చేపల వేటకు వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఎరని తీసుకుని వచ్చి దానికి కొక్కానికి తగిలించేసి ఒక వైరు ద్వారా చేపలను పట్టేవాళ్ళు అది ఇప్పుడు అంతకు ముందు అయితే వలలు వేసేవాళ్ళు బాగా పెద్దపెద్ద వలలు వేసుకుని పట్టుకునేవాళ్ళు లేదంటే పెద్ద వలలు కొనలేని వాళ్ళు చిన్న వలలతో చేపలు పడుతు ఉండే వాళ్ళు మేం అయితే మాత్రం కాలవ ఉండేది మా ఇంటి దగ్గరలో మేము అక్కడికి వెళ్ళి చున్నీలతో చేపలు పట్టేవాళ్ళము చున్నీలకి చాలా వచ్చేవి చేపలు తర్వాత తర్వాత ఏం అయింది అంటే చేపలు అనేది ఇప్పుడు ఒక ఎర కాకుండా మరీ దానికి ఏం అంటారు ఒక ప్ల ఒక చేప నిజమైన చేపని ఒక పెద్ద చేపని ఒక రెండు ముక్కలుగా చేసి లేదంటే దాని బ్లడ్ దానికి అంటించేసి నీళ్ళల్లో వేసినప్పుడు కూడా పెద్ద పెద్ద చేపలే పడుతున్నాయి ఇవి ఇప్పుడు మనం అయితే కర్ర పట్టుకొని ఆ వల వైరుని చాప చిక్కినప్పుడు మనం లాగల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు దానికి ఆ వలకీ ఒక మెషీన్ అనేది ఉంటుంది మనం లాగాల్సినవసరం లేకుండా దాన్ని తిప్పుతా ఉంటే చాప ఎంత దూరంలో ఉన్నా కూడా అది తీసుకొచ్చి మన దగ్గరకు ఉంటుంది అది అసలు తెగదు చాలా బలంగా ఉంటుంది ఎంత బలమైన చాపల్ని అయినా తీసుకొస్తుంది ఆ కర్ర మనం వదిల్తే తప్ప అది వెళ్ళదన్నమాట అయితే ఇప్పుడు చేపలు పట్టడం అనేది చాలా ఈజీగా మారింది ఇంతకు ముందైతే వలలు వెయ్యడం నీళ్ళలోకి దిగడం అలా ఏదో ఒక పాము కాటు వల్ల చనిపోవడము అలా నేను ఎక్కువ వినేదాన్ని ఇప్పుడు టెక్నాలజీ వల్ల అన్నీ చాలా ఈజీ అయిపోయినాయి